విజేత రెస్టారెంటా అండి మాట్లాడేది అంటే నేను కొన్ని ఐటమ్స్ని ఆర్డర్ చేయాలని అనుకుంటున్నానండి మీ రెస్టారెంట్ దగ్గర నుంచి అది మీకు కొన్ని లిస్ట్ చెప్తాను అవి రాసుకుని మాకు కొంచెం తొందరగా ఒక వన్ హావర్లో పంపించగలరని మీకు ఆర్డర్ చేయడం జరుగుతుందండి అది నేను చెప్తానండి లిస్ట్ రాసుకోండి అది మొదటిగా వచ్చేసి చికెన్ నూడిల్స్ అండి చికెన్ నూడిల్స్ అండి అలాగే వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి కావాలండి వెజ్ ఫ్రైడ్ రైస్ ఒక సాస్ బాటిల్ వచ్చేసి కావాలండి దానితో పాటుగా ఇంకా మనకి లెగ్ పీసులు కూడా కావాలండి ఇంకా అవేనండి ఇంకా అవి కొంచెం తొందరగా వచ్చేలాగా చూడండి ఆర్డర్ అంటే మాకు సమయం లేదండి కొంచెం అవి తొందరగా ఆర్డర్ పంపించేలా చూడండి నేను మీకు డబ్బులు మన డెలివరీ బాయ్ చేతికి ఇచ్చి పంపిచేస్తానండి సరేనండి